హలో అవునండి స సార్ సారీ సార్ చెప్పండి సార్ హలో ఓకే సార్ సార్ ఫ్యామిలీ అంటే మొత్తం ఎంత మంది ఉండవచ్చు సార్ మీరు ఓకే ఎనిమిది మందికి అరకు ఎన్ని డేస్ అండి అరకు టూ డేస్ అండి అయితే టూ డేస్కి మాక్సిమం ఫిఫ్టీన్ హండ్రెడ్ అయితే పడతుంది అండి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఓన్లీ ట్రావెలింగ్కు అండి కార్ ఛార్జస్ అండ్ నెక్స్ట్ డీజిల్ ఛార్జెస్ మేము మీకు చెప్తాం అండి అంటే ఎక్కెడెక్కడ వెళ్ళాలో మేము కూడా చూసుకోవాలి కదండి కార్ సర్వీస్ మీకు నచ్చిన కార్కి సర్వీస్ బట్టి మేము చెప్తాం అండి డిస్టెన్స్ బట్టి తీసుకుంటాం అండి అయితే ఫ ఫస్ట్ మీకు మా ప్రొఫైల్ అయితే సెండ్ చేస్తాము సెండ్ చేసాక మీకు ఏ కార్ అయితే కంఫర్టబుల్గా ఉందో ఒకసారి మీరు చూసుకోండి దాన్ని చూసుకున్నాక మీరు నాకు సెండ్ చేస్తే కార్ని వెంటనే సర్వీసింగ్కి పంపిస్తాము ఓకే సార్ అయితే మీరు ఏ రోజుకి ప్లాన్ చేసుకున్నారు సార్ ఓకే సార్ అయితే ఇరవై ఆరు మీరు లైవ్ లొకేషన్ పెడితే సార్ మేము మిమ్మల్ని వచ్చి పికప్ చేసుకుంటాం సార్ ఆ ఓకే సార్ ఖచ్చితంగా అందరు ఎక్స్పీరియన్స్డ్ అయ్యే ఉన్నారు సార్ మీకు అరకు వెళ్ళి తీసుకురావడానికి ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు ఓకే సార్ ఒకసారి మా ప్రొఫైల్ పంపుతాము చుడండి సార్ థ్యాంక్ యూ సార్